హలో ఎస్ మ్యామ్ అవును మ్యామ్ అవును మ్యామ్ చాలా ఉన్నాయి మ్యామ్ మీకు సింగిల్ బెడ్రూమ్ కావాలా లేకపోతే డబల్ బెడ్రూమ్ అటార్డ్ విత్ అటాచ్ బాత్రూమ్ అటాచ్ కిచెను ఉన్నాయి మ్యామ్ ప్లాట్స్ కావాలన్నా ఉన్నాయి మ్యామ్ అంటే మీకు మ్యామ్ మినిమం మినిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ స్టార్టింగ్ మినిమం మ్యామ్ లేదు మ్యామ్ రీసెంట్గా కంస్ట్రక్ట్ చే రీసెంట్గా కంస్ట్రక్ట్ చేసినవి ఉన్నాయి మ్యామ్ రిపేర్ చేసి ఉండవు మ్యామ్ మీ మీకు మాములుగా మీరు ఎంచుకున్న ఏరియా మీరు ఎంచుకున్న దీన్ని బట్టే ఉంటాయి మ్యామ్ అంటే ఇప్పుడు సిటీస్ సిటీస్లో కావాలంటే సిటీస్ బయట మీరు మీరెంచుకున్న బట్టి మీరెంచుకున్నంత ఇల్లు అంతే డబల్ బెడ్రూమ్ ఒక ఒక రేటుంటుంది సింగిల్ బెడ్రూమ్ ఒకటి అలాగా అంటే కొన్ని మనకి మన ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటారు కదా మ్యామ్ అలాగా కొందరు మా కొందరు మైన కంస్టక్షన్ బట్టే ఓకే మ్యామ్ ఎప్పుడు ఖాళీయే మేడం మ్యామ్ మీరు ఏది కావాలో డిసైడ్ చేసుకోడి మ్యామ్ సింగిల్ బెడ్రూమ్ ఆర్ డబల్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ కిచెను ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ అంటే ఒక ఫైవ్ సిక్స్ వరకు ఉంటాయి అలాగా ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ వచ్చి వీలైనప్పుడు రండి మ్యామ్ ఓకే థ్యాంక్ యూ